నేను ఒక మేస్త్రిని బిల్డర్ను ఎవరైనా ఒక ఇల్లు ఒక దాటిల దాటిలో కట్టాలి డబుల్ బెడ్రూమ్ అంటే దాన్ని ఆ ఫ్లాట్ కాడికి పోవాలి అది ఎన్ని వందల గజాలని దాన్ని మె మెట్లకు నాలుగు విధాలుగా కొలుచుకొని ఇన్నీ ఇంత పడుతుంది ఇన్ని రూములు అని దాని మెజరుమెంటు కొలుచుకొని డబుల్ బెడ్రూమ్ ఇట్లా స్క్వేర్ ఫీట్ ఎంత ఉన్నది అన్ని వాళ్ళకు చెప్పాలి పిల్లర్లు ఎన్ని ఒక పిల్లర్కు ఎంత రాడ్ పడుతుంది ఒక పిల్లర్కు ఎంత కంకర పడుతుంది అని దాన్ని అంతా మెజరుమెంట్ తీసుకొని మళ్ళా దానికి ఎంత ఖర్చు అవుతుంది ప్రొక్లేన్కు ఎంత అవుతుంది పిల్లర్లు తీయటానికి మళ్ళా ఈ పిల్లర్లు పోసి బెడ్డు ఒక సెంట్రింగ్ మేస్త్రికి ఎంత పడుతుంది అని మేము అన్నీ కొలుచుకొని సెంట్రింగ్ వాళ్ళను తెలుసుకొని డబుల్ బెడ్రూముకు మినిమమ్ ఒక రెండు వేల ఫీట్లు అయితుంది అండ్ అది వేరే కొలుచుకొని సెంట్రింగ్ మేస్త్రిని తీసుకోపోయి ఇన్ని వందల ఫీట్లు అని దాన్ని మాట్లాడినాక అప్పుడు మేము ఇంటి వాళ్ళతో ఇట్ల ఉంటుంది స్క్వేర్ ఫీట్కి ఇంత ఉన్నది అని వాళ్ళకు చెప్పి మళ్ళా పడుతుందా పడదా అని దాన్ని చూసుకొని మేము చేసుడు జరుగుతుంది అప్పుడు మేము మాట్లాడినాక అప్పుడు ప్రొక్లేన్ ఆయనకి ఫోన్ చేసి ఆ కాలమ్సులు తవ్విపించి తర్వాత మళ్ళా లేబర్ను మాట్లాడాలి మళ్ళా లేబర్లను మళ్ళా ఈ కంకర కలిపి మిల్లరు ఆ మేస్త్రిని మాట్లాడి మళ్ళా అవి పుట్టింగ్ చేయాలి అలా అప్పటి వరకు రాడ్ బేరింగ్ మేస్త్రితో ప్రొక్లేలీ కడతాడు కాలమ్స్లు కడతాడు కాలమ్స్లు కట్టినాక అవి లోపలపెట్టి మొత్తం కంకరు వేయాలి మినిమం ఒక కాలమ్స్లకు మినిమమ్ ఒక పది బస్తాలు పుట్టింగ్ చేయాలి అట్లా ఒక ఎనిమిది పిల్లర్లా పన్నెండు పిల్లర్లా తొమ్మిది పిల్లర్లా పన్నెండు పిల్లర్లా అవుతాయో చూసుకొని మినుమమ్ ఒక పిల్లర్కు ఒక పది బస్తాలు ఒకేసారి అల్ట్రా టెక్కా ఇంకా వేరే సిమెంట్ ఏదైనా మంచిగా మాట్లాడుకొని మినిమమ్ ఒక ట్రాక్టరా లారీనా సిమెంట్ ఇంటి వాళ్ళతో తెపించాలి ఒకసారి తెపించి అప్పుడు పని మొదలుపెట్టి అప్పుడు పుట్టింగులు అయినాక మళ్ళా తెల్లారి మళ్ళా కాలమ్స్లు ఊకుండపెట్టి ఇంతవరకు మనకు బేస్మెంటు ఎత్తు హైట్ లేపాలి భూమి నుండి భూమి నుండి ఫీటా రెండు ఫీట్ల ఎత్తు చూసుకొని ఆడ వరకు కాలమ్స్ పోయాలి కాలమ్స్ పోసి మళ్ళా తర్వాత ఆడకి అయినాక మళ్ళా చుట్టు మళ్ళా బేస్మెంట్ కట్టాలి బేస్మెంట్ కట్టి మళ్ళా దాని మీద బిట్టు పోయాలి మినిమమ్ మళ్ళా ఫిట్మెంట్ ఫిట్మెంట్ పోసినాక మళ్ళా దాన్ని మొత్తం మట్టి దాంతా బరాంత నింపి మొత్తం వాటర్ పట్టాలి వాటర్ పెట్టి వాటర్ మొత్తం క్యూర్ అయినాక దానిలో మళ్ళా మొత్తం ఒక ఆరు ఇంచ్ల మందంతో కంకర వేయాలి కాంక్రీట్ కంకర వేసి మొత్తం బ్రుకిని చల్లి వాటర్ కొట్టి మొత్తం ధింసా కొట్టి అల్లొక ఐ నాలుగైదు రోజులు మళ్ళా అక్కడ నుండి వాటర్ క్యూర్ చేయాలి వాటర్ క్యూర్ చేసినాక దానిపై భాగం మళ్ళా కాలమ్స్ డైరెక్టు స్లాబ్ లెవల్ పై పెచ్చు ఎన్ని కాలమ్స్లు ఉన్నాయి అన్నీ బాక్సులు తెపించి మళ్ళా కాలమ్స్లో పోయాలి కాలమ్స్లు పోసినాక మళ్ళీ ఒక పదిహేను రోజుల వరకు వాటర్ క్యూరింగ్ అని ఉండాలి వాటర్ క్యూరింగ్ అయినాక మళ్ళీ దానికి సెంటరింగ్ వాళ్ళని పిలిపించి మళ్ళా కొట్టించాలి చెక్క కొట్టించాలి ప్లేట్లు ప్లేట్లు కొట్టించి మళ్ళా రాడ్ మళ్ళీ ఎంత పడుతుంది ఏంది అనేది మళ్ళా సెంటరింగ్ ఆయన్ని అడిగి ఒకసారి మళ్ళా తాడు తెచ్చి స్లాబ్ వేయాలి మళ్ళా ప్రొక్లేన్ వాళ్ళకి మళ్ళా స్లాప్ ఏరియా వాళ్ళకి మళ్ళా లిఫ్ట్ వాళ్ళకు పిలిచి లిఫ్ట్ వాళ్లని పిలిపించి స్లాబ్ వేయించాలి మళ్ళీ ఎన్ని వందల ఫీట్లు ఉన్నది వాళ్ళు మళ్ళా కోలుచుకున్నాక స్లాబ్ ఏరియా కొలుచుకుని వాళ్ళు మళ్ళా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అప్పుడు స్లాబ్ వేసిన తర్వాత మళ్ళా మినిమమ్ ఒక నెల రోజులు నెల ముప్ఫై రోజులు కానీ ముప్ఫై ఐదు రోజులు కానీ మళ్ళా స్లాబ్ మీద స్లాబ్ వేసినాక తెల్లారి మళ్ళా చుట్టు ఇట్టా మాల్తో కట్టలు కట్టాలి ఎందుకంటే నీళ్ళు ఆగేటట్టు వాటర్ క్యూర్ అయ్యేటట్టు వాటర్ క్యూరు అదొక వారం అయినాక మళ్ళా తర్వాత ఈ సెంటరింగ్ చెక్క కూడా ఒక పదిహేను రోజులు తీయద్దు పదిహేను రోజులు ఇరవై రోజులు కింద స్లాబ్ వేసిన పదిహేను రోజులు కూడా కింది చెక్కను ముట్టదు సెంటరింగ్ తర్వాత ఇరవై రోజులు అయినాక సెంటరింగ్ వాళ్ళు మళ్ళా చెక్క తీస్తారు ప్లేటులు తీసిన తర్వాత మళ్ళా ఇవి మళ్ళా కింద లేబర్లను పెట్టి మళ్ళా మొత్తం నీట్గా ఊడిపించి మళ్ళా ఒకసారి వాటర్ పెట్టిస్తారు ఎందుకంటే మళ్ళా సీలింగ్కు కానీ మళ్ళా కింద కానీ అంత వా నీట్గా ఊడిపించినాక వాటర్ పట్టించి అప్పుడు మళ్ళీ ఇటుక తెప్పిస్తారు ఇటుక తెపించి ఆ రోజు నుంచి మళ్ళా ఇటుక కూడా పెట్టే వరకు మళ్ళా వండ్లాయనని పిలిపించి వండ్లాయనని పిలిపించి మళ్ళా దర్వాజాలు కిటికీలు కింద ఎన్ని పడతాయి దర్వాజాలు ఎన్ని పడతాయి కిటికీలు ఎన్ని పడతాయి వెంటిలేటర్లు ఎన్ని పడతాయి అవి మళ్ళా మ్యాప్ వేసుకొని మళ్ళా వండ్లాయన కూడా అవన్నీ రాసుకుంటాడు ఎన్ని దర్వాజాలు ఎన్ని కిటికీలు ఎన్ని డోర్లు అవన్నీ కొలుచుకొని అవి ఆయన మెజర్మెంట్ తీసుకున్నాక ఆయన కూడా ఇంత ఇది అన్నప్పుడు వడ్లా ఆయన కూడా ఆయన మళ్ళా దర్వాజాలు పెట్టుడు స్టార్ట్ చేస్తారు చేసి మాకు అందించినాక అప్పుడు దర్వాజాలకు కిటికీలు అన్నీ స్టార్ట్ అయినాక అప్పుడు ఇటుక తెప్పించి అప్పుడు గోడ పెట్టి గోడ పెట్టి స్లాబ్ ఏరియా మొత్తం మళ్ళా టచ్ అయినాక నీళ్ళు కొట్టిన తర్వాత మళ్ళా ఎలక్ట్రిషియన్ మళ్ళా ఎలక్ట్రిషియన్ను పిలిపించి మళ్ళా కరంటుకి అన్నీ గాడులు కొట్టిపించాలి గాడులు కొట్టి కరంటు ఫిట్ చేయాలి పైపులు కరంటు ఫిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంతా కరంటు క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా మిషన్ల పైన మళ్ళా ప్లాస్టరింగ్ మొదలు పెడ మొదలు అవుతుంది అంత వాళ్ళకి కరంటు పని కానించి ప్లాస్టరింగ్ మొదలుపెట్టము ఒక పని వెనక ఒక పని ఒక పని మొదలు పెట్టుకుంటు పోయి లాస్ట్కి మొత్తం తర్వాతయినాక కింద మొత్తం కంప్లీట్ అయినాక మళ్ళీ మీద మీద పోయి కార్పొరేట్ వాల్ పెడతారు మీద సైడ్ వాల్ మొత్తం సైడ్ వాల్ పెట్టిన తరవాత సైడ్ వాల్ ఎన్నో ఫ్లోర్ అన్నది సైడ్ వాల్ పెట్టిన తర్వాత వాళ్ళు దాన్ని ప్లాస్టరింగ్ చేస్తారు బయటిది లోపల అయిపోయిన తర్వాత మళ్ళా బయటి నుంచి మళ్ళా మొత్తం ప్లాస్టరింగ్ చేస్తారు ప్లాస్టింగ్ చేసిన తర్వాత మళ్ళా కాంపౌండ్ గోడ కాంపౌండ్ గోడ వరకు వచ్చి కాంపౌండ్ గోడ మళ్ళా చుట్టు దానికి మళ్ళా కొలుచుకొని దానికి బేస్మెంట్ కట్టి మళ్ళా దానికి కూడా బెడ్డు పోసి వాటికి కూడా మళ్ళా గేటు పిల్లర్లు మళ్ళా పెట్టి మళ్ళా గేటు వెల్డింగ్ ఆయన వెల్లింగ్ ఆయన వచ్చి మళ్ళా గేటు కొలుచుకోవాలి గేటు కొలుచుకొని మళ్ళా గేట్ ఆయిన తర్వాత పిల్లర్లు పెట్టాలి గేటు పెట్టాలి గేటు పెట్టి గేటు పెట్టిన ఒక రెండు రోజులు కూడా మళ్ళా గేటును వదిలేయాలి రెండు రోజుల తర్వాత గేటు తీసి అప్పుడు మళ్ళా దాన్ని ప్లాస్టరింగ్ చేయాలి ఆ లోపల గోడ కూడా మళ్ళా పెట్టి గోడ మొత్తం సెపెరేట్ మళ్ళా ప్లాస్టరింగ్ గోడ పెట్టిన తర్వాత మళ్ళా గోడ ప్లాస్టరింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా ఎలివేషన్ మళ్ళీ తర్వాత ఉంటుంది ఇగో ఇట్లా ఇది అయిపోయినాక మళ్ళా మీద ఫ్లోరుకు కూడా మళ్ళా మొదలు పెట్టాలంటే సేమ్ ఇట్లానే మళ్ళా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక మళ్ళా దానికంటే పెద్ద రిస్క్ ఏమీ ఉండదు కదా అది మళ్ళా మీదకి పోవాలంటే కింద పని కంప్లీట్ అయినాక మళ్ళా మీద మెట్లు మళ్ళీ అక్కడ వేపించాలి ఇసుక పోయించుడు మళ్ళా ఇటుక పెట్టుడు అక్కడ అక్కడ ఇటుక పెట్టి ఆడ కూడా మళ్ళా గోడ మెట్లు ఎక్కించిన తర్వాత మళ్ళా అదే అట్లే వడ్రేయరునును పిలిచి దర్వాజలు మళ్ళా కిటికీలు మళ్ళా మీద ఎన్ని దానికి ఎన్ని బాతురూములు ఏంటిది ఏంది అనేది మళ్ళా పైన పెట్టాలి పైన పెట్టాలంటే కింద గోడకు కింద పెట్టినవన్నీ మీద ఒక్క వరస మీద పెట్టద్దు మినిమమ్ మళ్ళా ఒక్క రెండు వరసల గోడ పెట్టి దర్వాజాలు పెట్టాలి ఎందుకంటే బాత్రూంలో పైపులు మినిమమ్ ఒక నాలుగు ఇంచులు ఉంటాయి కాబట్టి అదే వరస కడితే బాతురూమ్లు ఎత్తు అయితే ఇల్లు కిందకి అయితుంది కాబట్టి అట్టా కాకుండా పైపు మునిగేటట్టు నాలుగు ఇంచుల పైపు మునిగేటట్టు రెండు వరసలు పెట్టి అప్పుడు దర్వాజా పెట్టి అప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలి కంప్లీటు మళ్ళా ఇది మధ్య మనకు మీద పైదాకా అవసరంలేదు బాగుందని అంటే నడమ చుట్టు తొమ్మిది ఇంచుల నైన్ ఇంచెస్ గోడ పెట్టి మధ్యలో ఇంటికి చార్ ఇంచెస్ గోడ పెడతారు ఎందుకంటే బరువు పైన ఎందుకని అట్లా అట్ల పెట్టిన దానికి ఏం చేయాలనంటే మినిమమ్ ఒక మూడు ఫీట్ల చార్ ఇంచ్ దానికి మూడు ఫీట్ల వరకు గోడ పెట్టాలి మూడు ఫీట్ల వరకు గోడ పెట్టి దానికి మళ్ళా రాడ్తో పెట్టేయాలి కంకర కలిపి మళ్ళీ తర్వాత మూడు తర్వాత మళ్ళా ఆరు మినిమమ్ మొత్తం తొమ్మిది ఫీట్లు అయ్యేటట్టు పది ఫీట్లు మిగులుతుంది మళ్ళా ఆడికి దర్వాజా మీదికి తేవాలి మళ్ళా మొత్తం బెడ్ వేయాలి కింద మూడు మూడు ఫిట్లలో బెడ్ చార్ ఇంచ్ గోడకు మళ్ళా ఆరు ఫీట్లలో బెడ్ తర్వాత మళ్ళా అది బెడ్డు పోసిన తెల్లారే తెల్లార రెండో రోజు ఆరాలి బెడ్డు పోసిన రోజు రోజు అదే గోడ కట్టి తర్వాత ఆరినాక మళ్ళా గోడ పెట్టుడు దానికి కూడా మధ్యలో మొత్తం గోడ అయిపోయినాక కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళా కరంట్ ఆయనని మళ్ళా దానికి పిలవాలి గోడలు క్యూరింగ్ అయినాక గోడలు పెట్టిన మినిమమ్ వారం రోజులు వాటర్ క్యూర్ ఉండాలి తర్వాత అప్పుడు మళ్ళా కరంట్ ఆయన్ని పిలిచి మళ్ళా సేమ్ కింది దానిపేరే మళ్ళా పైన కూడా మళ్ళా గాడులు కొడతాడు మళ్ళా కరంటు బెడ్రూంలోకి ఎన్ని ఎక్కడెక్కడ పోల్లు ఎక్కడెక్కడ ఉన్నది అయినాక మొత్తం అంతటా వాల్ ఏడు ఆరు మీటర్లు పెట్టాలి ఎక్కడ పోల్లు బెడ్రూంకి ఎన్ని వాల్లు ఎన్ని ఏంటని మళ్ళా అన్ని ఎన్ని స్విచ్లు వస్తాయని మళ్ళా అన్నీ కొలుచుకొని అన్నీ గాడులు కొట్టి మళ్ళా కరంటు పని కంప్లీట్ పోల్లు ఫిట్ అయినాక మళ్ళా దాన్ని కూడా మనం ప్లాస్టరింగ్ చేసుకొని లోపల కంప్లీట్ అయిపోయినాక మళ్ళా పైకి ఎక్కి మళ్ళా దానికి కూడా మళ్ళ కార్పొరేట్ వాల్ బల్ల పెట్టుకుని అది కంప్లీట్ అయినాక దానికి కూడా బయిటికి మళ్ళా ప్లాస్టరింగ్ చేయాలి సేమ్ ఇట్లా ఉంటుంది మేస్త్రి ప్లాన్ అంటే బిల్డర్లు కానీ ఎవరైన కానీ ఫస్టు ఎస్టీమెట్ ఒక ఇల్లు కట్టాలన్నప్పుడు ఆడికిపోయి భూమి ఫ్లాట్ను కొలుచుకొని ఎన్ని పిల్లర్లు పడుతుంది ఎంత అని కొలుచుకొని కొలిచిన తర్వాత ఫస్టు సెంట్రింగ్కి ఎంత రాడుకి ఇంత పోతుంది మెట్లుకు ఒకవేళ మెట్లులకు ఇంత పెట్టాలన్నప్పుడు రాడుకు ఇన్నీ ఇన్ని వేలు పోతాయి కంకరకకు ఇంత పోతుంది సిమెంట్కి ఇంత పోతుంది పేపర్లికి ఇంత పోతుంది మిల్లర్కి ఇంత పోతుంది అన్నీ కొలుచుకోని చేయాలి అప్పుడే దానికి మనకు ఒకవేళ తెలియకపోతే అందాజుగా గుడ్డిగా పోతే మాత్రం ఏ ఎస్టీమేట్ అన్నది అన్నీ ఎట్టా అనేది దొరుకదు అందుకే చూడండి ఎవరైన తర్వాత ఇవన్నీ అయిపోయినాక మళ్ళా పెయింటింగ్ వాళ్ళు పెయింటింగ్ వాళ్ళను పిలవాలి పెయింటింగ్ వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళు మాటాడుకుంటారు వాళ్ళు మాటాడుకొని వాళ్ళు మళ్ళ మొత్తం ఇవాళ రేపు మొత్తం ఏంటంటే వైట్ ప్రైమర్ మొత్తం మొత్తం లప్పం లప్పం అనేది తెప్పించి వాళ్ళు మొత్తం లప్పం పూస్తారు లప్పం మొత్తం పూసిన తర్వాత మళ్ళా దాన్ని మొత్తము ఒక రఫ్కు మళ్ళా నీట్గా తుడుస్తారు నీట్గా తుడిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ డిజైనుకు వేయాలి కాంపౌండ్ గోడకు ఏంటిది ఎలివేషన్కి ఏం డిజైను రూములకు ఏం డిజైను అని మళ్ళీ వేస్తారు తర్వాత మళ్ళీ గేటుకు ఏంది ఏ కలర్ వేయాలి అన్నీ మళ్ళా మనకు వాళ్ళ దగ్గరనుండి యూట్యూబ్లలో వాళ్ళు కూడా యూట్యూబ్లలో చూసుకొని ఇప్పుడు ఈ ఇవి కూడా ఫస్టు బిల్డరు పోయేది ఒక ఇంజనీరింగు ఇంజినీరింగు కలిస్తే ఇంజనీరింగు మ్యాప్ ఇచ్చి ఏ గ్యాపులో ఏ రాడ్ వేయాలి ఇన్ని కాలమ్స్లకు ఇంత రాడు గ్యాప్ ఎంత ఇవ్వాలి మధ్యలో పది ఫీట్ల పదిహేను ఫీట్ల ఇరవై అటువంటప్పుడు భీము ఎంత పెద్దది ఇవ్వాలి మినిమమ్ ఒక ఫ్లోరుకు ఎన్ని ఇంచ్ల పిల్లరు మినిమమ్ ఒక ఇంచు ఒక ఒక్క ఫ్లోర్ దానికి మినిమమ్ నైన్ ఇంచ్ పిల్లర్ సరిపోతుంది రెండో ఫ్లోర్ వరకు మినిమమ్ ఒక ఫీటు పిల్లర్ తీయాలి ఖచ్చితంగా మినిమమ్ ఐదు ఫీట్లు అనిన ఐదంతస్తుల వరకు నేను పోతా అన్నప్పుడు ఖచ్చితంగా మినిమమ్ ఫీట్న్నర పిల్లరు తీయాలి పిల్లర్ ఖచ్చితంగా భీం కూడా ఫీట్న్నర భీం తీయాలి అప్పుడే ఇంజినీరింగ్ కరెక్టు ఏదో మనం నాలుగే నాలుగు అంతస్తులు మూడు అంతస్తులు వేసి నైన్ ఇంచ్ పిల్లర్ కానీ నైన్ ఇంచ్ భీం ఇస్తే మాత్రం అటు లోడు పడి ఆగదు సరే సరే